మీ గురించి చెప్పండి స్వరూపా గారు నా గురించి చెప్పాలంటే నేను ఎక్కువ ఎవరితో అంతగా మాట్లాడను నా పని నేను చూసుకుంటాను అలాగే నా ఉద్యోగం వచ్చేసి నేను ఏం చదువుకోలేదు హౌస్ వైఫే ఇంట్లోనే ఉంటాను నాకు ఇద్దరు పిల్లలు మా వారు వ్యవసాయం చేస్తూ ఉంటారు మేము ఎక్కువగా వ్యవసాయ పనుల్లోనే మేము ఎక్కువ పాల్గొంటూ ఉంటాము ఎలాంటి మందులు వేయాలి వాళ్ళని ఎలా చూసుకోవాలి చెట్లను బాగా మంచిగా ఎలా పెంచాలి అని మేము ఇప్పుడు కొత్తగా పత్తి వేసాము అయితే వర్షాలవి ఎక్కువ పడుతున్నాయి ఎక్కువ చల్లగా ఉంటుంది కాబట్టి దాన్ని ఎలాగా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఏంటి అనేది మేము ఎక్కువగా చూస్తూ ఉంటాము మా ఫ్యామిలీలో మొత్తం మేము ఫోర్ మెంబర్స్ ఉంటాము నేను మా వారు ఇద్దరు పిల్లలు మా పిల్లలు ఇద్దరు చదువుకుంటున్నారు మా వారు వ్యవసాయం పనులు చేసుకుంటున్నప్పుడు నేను ఇంట్లోనే ఉంటూ వాళ్ళకు పని చేస్తూ ఉంటాను మేము ఎక్కువగా ఎవరితోని కలవు మా ఫ్యామిలీ అంతా అంతే ఎక్కువగా పని మేము మేము ఎక్కడున్నా సరే మా పని మేము చూసుకుంటాము మేము నాలుగురుం అలాగే ఉంటాం